ప్రయాణం చేసేటప్పుడు భద్రంగా ఉండాలంటే మనం ముందుగా మనం చేసుకునే ఏ ప్రయాణం చేసుకుంటామో దానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకోవాలి తీసుకుని జాగ్రత్తగా ఉండాలి ఇంక ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు దొంగలు వాళ్ళు వీళ్ళు ఉంటారు జాగ్రత్తగా పెట్టుకోవాలి పైసలు ఇంకా పైసలు బంగారము వెండి అలాంటివి అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి పెట్టుకుని మనం కావలసిన తినడానికి ఆహారం తాగడానికి నీళ్ళు అవన్నీ పెట్టుకుని ఉండాలి పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటాం మనకి ఏం కావాలనో ముఖ్యంగా బస్సులలో ఎక్కుతుంటే దిగుతుంటే జాగ్రత్తగా ఉండాలి ప్రయాణికులు చాలా ఉండేసరికి వాళ్ళు కూడా నెట్టేస్తారు బస్సులో నుంచి కిందకి మీదకి అలా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు ఉచితంగా ప్రయాణం దొరుకుతుంది కాబట్టి తెలంగాణలో మనకి చాలా అవసరం జాగ్రత్త తీసుకోవడం

ఇంక అంతకంటే ముఖ్యంగా మనకి సొంతంగా బాగా సొంతంగా ఉంటే బండి బాగా అవి ఇంకా మనకి చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మన దాంట్లో మనం వెళ్ళి పోతాం వేరే బస్సులో ఎక్కం దేంట్లో ఎక్కం అప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉండదు ఇంక ముఖ్యంగా బండ్లు బస్సులు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు జాగ్రత్తగా ఉంటేనే మనం ఉంటాం వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే బస్సును గుద్దేస్తుంది మనకి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ నడపాలి అటూ ఇటూ అదే అలా చేస్తే ఏ ఇబ్బందులు ఉండవు మనకి అదే నేను చెప్తాను నేనైతే తీసుకుంటాను సులభంగా ఉంటే మంచిగా లేచి వంట చేసుకుని తినడానికి నీళ్ళు తీసుకుని బాటిల్లో అలా వెసుకుంటాం చేసుకుని జాగ్రత్తగా ప్రయాణం చేస్తాం ప్రయాణం చేసేటప్పుడు వాడే నీళ్ళు కాని ఇంకా జాగ్రత్తగా ఉండాలి బస్సులలో దిగేటప్పుడు ఎక్కేటప్పుడు అలా జాగ్రత్తగా ఉండి మనం చూసుకోవాలి చూసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు అలా ఏ ఇబ్బంది లేకపోతే మనము జాగ్రత్తగా వెళ్ళచ్చు జాగ్రత్తగా వెళ్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇంకా బంగారం ముఖ్యంగా మన మెడలో వేసుకున్న దండ చేతి కట్టుకున్న ఉంగరాలు అలాంటివి జాగ్రత్తగా పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకుంటే మనం ప్రయాణం చేసే చాలా చోట్లల్లో దొంగలు చాలా వరకు ఉంటారు దొంగలున్న చోట్లో ప్రయాణం చెయ్యకూడదు చాలా మనకి చాలా హాని వాళ్ళు మన మెడ దగ్గర నుంచి ఇట్లా గుంజేస్తారు దండ అప్పుడు మన మెడ కోసుకుంటుంది రక్తము వస్తుంది అట్లా దానికి మెడలల్లో ఉన్న దండలు చాలా చూసేం దగ్గర ఉండాలంటే పెట్టుకోవాలి చున్నీలు దుప్పటాలు సరిగ్గా వేసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి అబ్బాయిలైతే షర్ట్ అంగీ జాగ్రత్తగా పెట్టుకుని ఉంగరాలు చేతికి అలా జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి ఏ